ఆటల్లో ఆటని కెరీర్గా భావించే భావించాగల భావించే ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు ఆయన పేరు సుశీల్ వాడు చిన్నప్పటి నుంచి క్రికెట్ క్రికెట్ అంటే వాడికి చాలా ఇష్టం ప్రాణం సర్వస్వం జీవితం అనుకోండి వాడికి క్రికెట్ తప్ప ఇంకేం రాదు నేను స్కూల్లో ఉన్నపుడు వాడు క్రికెట్ చదువురా అంటే క్రికెట్ గురించే మాట్లాడేవాడు ఎప్పుడు నాకు తెలవకుండా ఎన్నెన్నో మానేసుకునేవాడు ఆడడానికి స్టార్టింగ్లో కొంచెం బాగా ఆడేవాడు కాదు సో వాడి కాన్ఫిడెన్స్ తోటి వాడి నమ్మకం తోటి వాడు బాగా ఆడడం స్టార్ట్ చేసిండు నేను చూడడం స్టార్ట్ చేసాను డే బై డే వాడు ఇలా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ దాకా వెళ్ళాడు కొన్ని రోజుల తర్వాత ఎవరికి ఏమైయ్యిందో ఏమో ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి ఆఫర్ వచ్చింది స్కూల్ టైమ్స్లో సార్ మ్యాడం టీచర్ ఎవ్వరేమన్న పట్టిచ్చుకునేవాడు కాదు ఎప్పుడు క్రికెట్ క్రికెట్ చూసేవాడు చిన్న చిన్న మైనస్ ఉన్న క్రికెట్ ఏ ఆడేవాడు బడులలో చాలా మంది పిల్లలు క్రికెట్ ఆడతారు ఎందుకంటే క్రికెట్ కావచ్చు కబడ్డీ కోకో ఇలాంటి ఎన్నో ఆటలు ఆడతారు బడులలో ఏమంటే అది మన హెల్త్కి హెల్త్ కోసం అవి ఆడితేనే మన హెల్త్ హెల్తీగా ఉంటుంది ఇంకోటి అయిట వల్ల మన కెరీర్ కూడా ఉంది మా ఫ్రెండ్ సుశీల్ తనకు క్రికెట్ అంటే ఎంతా ఇష్టం అంటే ఒకరోజు సార్ క్రికెట్ క్లాస్ క్లాస్ వింటావ క్రికెట్ ఆడనీకి పోతావా అంటే క్లాస్ క్రికెట్ ఆడనీకి పోతా అని క్లాస్ నుండి ఎళ్ళిపోయిండు ఆ మరుసటి రోజు సార్ కొట్టారనుకొండి అది వేరే ముచ్చట కానీ వాడికి ఎంత ఇష్టం చూడండి క్రికెట్ అంటే క్రికెట్ కోసం వాడు వాడి కెరీర్ని మార్చుకుని ఇప్పటికీ చాలా కష్టపడుతున్నాడు క్రికెట్ క్రికెట్ కోసం వాడు లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి వాడికి చాలా ప్లస్ మేము అందరం కలిసి ఒకసారి క్రికెట్ ఆడము వాడు చాలా పెద్ద పెద్ద సిక్సెస్ కొట్టాడు ఒక మినిమం ఒక సిక్స్ ఓవర్స్లో దాదాపు ఒక ఫైవ్ వికెట్స్ తీశాడు నేను ఆశ్చర్య పోయాను ఏంటి వీడు ఇలా మరీ ఇంతా డేంజర్ ప్లేయర్ అయితుండు అని చాలా గౌరవం గౌరవంగా ఫీల్ అయ్యాను వాడు స్కూల్ టైమ్స్లో స్కూల్లో అన్ని స్కూల్స్ కలిసి ఒక ఒక లీగ్ ఉంటుండే ఆ లీగ్లో వాడే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వాడు చాలా రన్స్ కొట్టాడు చాలా వికెట్స్ తీశాడు వా వాడిలాగా మిగతా ఏ ప్లేయర్ని చూడలేదు ఎంతో కష్టపడి వాడే కాదు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నా చాలా మంది ఫ్రెండ్స్తో ఆడారు ఇంకా వినాయక్ అనే ఒక అబ్బాయి వాడు కూడా చాలా ఒకొక టైం స్పిన్ బౌలర్ బ్యాట్స్మెన్ వాడే వాడు వీడు సుశీల్ వినాయక్ ప్లేయర్స్ స్కూల్ టీమ్లో వాళ్ళు ఓపెనింగ్ చేసేవారు వినాయక్ కూడా కెరీర్ అనుకునేవాడు బట్ వినాయక్ కన్నా ఎక్కువ సుశీల్ కెరీర్ అనుకునేవాడు అలా వాళ్ళు కష్టపడి ఆడి మా స్కూల్కి ట్రోఫీ తీసుకొచ్చారు ఆ రోజు మొదలైనా రోజు మా స్కూల్ మొత్తం ఏదో పండగలాగా జరుపుకున్నారు ఆ విన్నింగ్ అదంతా సుశీల్ వల్ల అని చాలా మంది అన్నారు మీతో మీటింగ్లో కూడా సుశీల్ పేరు చెప్పారు వాడు ఒక క్రికెట్ ప్లేయర్ అయితాడు అని అప్పుడు వాడి కళ్ళల్లో ఆనందం చూశాను సుశీల్ చాలా లీగ్ మ్యాచెస్లో కూడా చాలా ఆడేవాడు ఎందుకంటే వాడికి క్రికెట్ అంటే అంత పిచ్చి క్రికెట్టే వాడికి సర్వస్వం లాగా ఇప్పటికీ ఆడుతున్నాడు నాకు నమ్మకం వాడికి ఎంత నమ్మకం ఉందో నాకు నమ్మకం ఉంది ఒకరోజు మంచిగా మంచి ప్లేయర్ అయితాడని చిన్నప్పుడు నేను వాడు వివి వినాయక్ వీళ్ళందరూ కలిసి గడ్డి గడ్డి నేలలో ఆడేవాళ్ళం చిన్న బాల్ తోటి ఆ బాల్ తోనే బ్యాట్ లేకపోతుండే బాల్ లేకపోతుండే వాడు ఎక్కడో లాస్ట్ ప్లేయర్లో ఆడిపిస్తుండే అలాంటిది ఇప్పుడు వాడికి సొంత బ్యాట్ ఉంది సొంత బాల్ ఉంది ఇప్పుడు వాడు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ అంటే ఎంత కెరీర్గా మార్చుకుంటే అంతా కష్టపడతాడు వాడు ఆడికి తెలుసు అది ఇంకా మా క్లాస్ మా క్లాస్లో సింధు అనే ఒక అమ్మాయి పీవీ సింధు అనే ఒక అమ్మాయి ఆమె కూడా షటిల్ బాగా ఆడేది షటిల్ తను స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రైజస్ కొట్టింది తను ఎవ్రీ డే మార్నింగ్ లేచేది లేచి షటిల్ ఆడే వాళ్ల డాడీ వాళ్లకు చాలా సపోర్ట్ చేసేవారు సుశీల్నీ కూడా వాళ్ళు చాలా సపోర్ట్ చేసేవారు నేను కూడా చాలా సపోర్ట్ చేసేవారు సింధు ఎవ్రీ డే ఫైవ్ అవర్స్ ప్రాక్టీస్ చేసేది అలా ప్రాక్టీస్ చేయడం వలన ఏమో తను ఈ రోజు ఒక ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయ్యింది వీళ్ళను చూసినప్పుడు అనిపిస్తుంది నేను కూడా అప్పుడప్పుడు క్రికెట్ నేను కూడా క్రికెట్ ఆడితే ఏదో ఒకటి అయ్యి ఉండే బట్ నాకు ఆ ఛాన్స్ లేకుండే కాని పిల్లలు ఆడాలి ఇలానే ఆడి ఎదగాలి వాళ్ల కెరీర్లో వాళ్ల లైఫ్లో